చాలా కాలం నుండి రిఫ్రిజరేటర్ కొనుగోలు చేయాలని అని ఉండేదండి కానీ అది ఈ మధ్యనే కొనుగోలు చేయడం అనేది జరిగింది రిఫ్రిజరేటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే కూరగాయలను పండ్లను పాలు పెరుగును వాటిలోని నిలువ చేసుకోవచ్చండి నిలువ చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా దీనితోపాటు నేను మా అమ్మగారు మిరపకాయలు ఆడించి చేసిన కారంపొడిని అలాగే చింతపండు ఒక రెండు మూడు కేజీల చింతపండుని కూడా ఒక సంచిలోగాని లేకపోతే కారంని ఒక డబ్బాలోగాని పెట్టి రిఫ్రిజరేటర్లో స్టోరేజ్ చేయడమనేది జరుగుతుందండి దీని వల్ల అసలు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలాగే ఇంట్లో మనము ఏంటి ఉదయం తినే అల్పాహారం కోసం పిండి రుబ్బుకుంటాం కదండీ ఆ పిండిని కూడా దోసల పిండిని ఇడ్లీ పిండిని కూడా ఒక నాలుగు రోజులకి సరిపడా పిండిని దానిలోనే నిల్వ చేయడం వల్ల అవసరం వచ్చినప్పుడల్లా తీసుకొని మనం అల్పాహారం ఏంటి వండుకొని తినడానికి చాలా ఉపయోగపడుతుందండి దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయండి అదేవిధంగా ఉంటుంది కాదండి నేను నీళ్ళైతే పెట్టనండి ఎందుకంటే అది చల్లని నీళ్లు అంత మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్పేసి నేను నీళ్ళైతే నిల్వ చేయను అండి కానీ మిగతా అన్నింటిని కూడా నేను రిఫ్రిజరేటర్లో నిల్వ చేస్తాను దీనివల్ల చాలా చాలా ప్రయోజనాలు నాకు చేకూరుతున్నాయండి ఏ వస్తువులు పోకుండా తినే ఆహారాలు ఏమిటి వండుకునే కూరగాయలు అన్నిటిని నిల్వ చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల నాకు చాలా రకలైన ఉపయోగాలు ఉన్నాయండి